హలో హలో నమస్తే మేనేజర్గారు హలో నమస్తే మేనేజరుగారు మేనేజర్గారు ఏంటీ సంగతులు ఏం టిఫినండి అసలు ఇది టిఫిను అంటారా అండి రెస్టారెంటుకి ఎవ్వరు రావట్లేదండి ఇవన్నీ రిపేర్ చేయించాలి సామాన్లు బాలేదు మెయింటెన్సే బాలేదండి రెస్టారెంటు తీసేయడం మేలండి మీరు ఏమైంది అంటారు ఏంటండి ఈ బాండి ఏంటో ఫ్రైడ్రైస్ వేస్తే ఫ్రైడ్రైస్ అన్నం అంతా బాండీకే అతుక్కుపోతుంది ఏందండి ఇది ఏం బాలేదు సట్లు మంచి సట్లు లేవు సరుకులు సరిగ్గా రావటం లేదు క్వాలిటీ సరిగ్గా క్వాలిటీ ఐటమ్ తెప్పించట్లేదు అసలు మీరు అంతా చీప్ ఐటమే తెప్పిస్తున్నారు అంతా చీపుగా ఉందండి మీ వ్యవహారం ఏందండి కనీసము కిచెన్లో ఏ సీ గూడ్ లేదండి ఏ సీ ఫిల్టరేషన్ కుడా లేదండి ఏం రెస్టారెంట్ అండి ఏం మెయింటెన్స్ అండి మీది ఏంటి అంతా సగం సగం చేయించారండి మేనేజర్గారు మేనేజర్గారు నాకు మంచి మంచి జాబులొచ్చాయండి నేను అనవసరంగా మీ దగ్గర చేరాను మీదంతా బానేవుంది రెస్టారెంటే బాలేదండి అసలు ఈ అంతా ఇవన్నీ డూప్లికేట్ అండి మంచి ఐటమ్స్ తేవాలండి ఆహా వద్దు వద్దండి అనవసరం మీర్ రెస్టారెంట్ని మూసేస్కోవటం బెస్టండి వద్దు వద్దులేండి ఈ సమానేమి బాలేదు నేను జాబ్ విత్డ్రా చేసేస్తాలే ఉంటానండి వద్దు వద్దండి సామాన్లు అసలేం బాలేదు మీ సామాన్లు మంచి సామాన్లు కాదు ఈ ఫ్రైడ్రైస్ వేస్తే బాండీలో బాండీలోనే అతుక్కు అండి ఇప్పుడు నూడిల్స్గానీ ఇప్పుడు ఇప్పుడు ఒక మాటండి ఇప్పుడు ఫ్రైడ్రైసు బాండీలో వేస్తే బాండీలో అతుక్కుపోయేది ఏందండి అన్నము సరే అండి కలుద్దాం